చెప్పండి మ్యామ్ మేం ఇక్కడ గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాము మ్యామ్ ఒక మూడు తులాలు పెడతాము మ్యామ్ కొంచెం డబ్బులు అవసరం ఉంది మ్యాడమ్ డెబ్భై వేలు అవసరం ఉంది లోన్ తీసుకుందామని ఓకే మ్యామ్

ఓకే మ్యామ్

వడ్డీ ఎంత పడుతుంది మ్యామ్ నెలకు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మీ దగ్గరకు వచ్చి రెన్యువల్ చేయించుకోవాలా మ్యామ్ ఓకే మ్యామ్ మేము నెల నెలకు వచ్చి మేము కొంత అమౌంట్ కట్టాలా మ్యామ్ అవును మ్యామ్ ఓకే మేము వేరే గోల్డ్ అదే మ్యామ్ మేము వేరే గోల్డ్ ఏమైనా డిజైన్స్ కొనుక్కోవాలి అనుకుంటే మీ దగ్గర అన్నీ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయా మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ అవును మ్యామ్ ఓకే

ఓకే మ్యామ్ రేపు వస్తాం మ్యామ్